లైబ్రరీయనా మీరు నాకు సైన్స్ బుక్ కావాలండి మీ కాడ నుంచి సైన్స్ బుక్

మేమే మీ మీలైబ్రరీకి వస్తాం మంచి బయాలజీ సైన్స్ కంబైన్ చేసే బుక్ కావాలి ఒకటి దానిలో మంచి బొమ్మలు ఒకటే బుక్ మంచి బొమ్మలు ఉండాలి మంచి మ్యాటర్ ఉండాలి అన్నీ ఉండాలి బయాలజీ గల ఎప్పుడు మా ఒక సైన్స్ బుక్ కాదు ఎప్పుడు అరేంజ్ చేస్తారు అండి రెడీగానే ఉందా అన్నీ రెడీ ఉంటే ఎప్పుడు వచ్చు ఎప్పుడు వేస్తారు అండి మాకు బుక్కి ఇట్లా కవర్ వేసి ఇస్తారా లేకపోతే సంచిలో వేసి ఇస్తారా కవర్ చేస్తారా ఎంత పడుతుంది అండి బుక్ ఫైవ్ హండ్రడ్ చదువుకోడానికి అడుతున్నాం అండి సొంతంకు అడగట్లేదు మీరు చదుకోవడానికి అడుగుతున్నాను సొంతంకి అడగట్లేదు బుక్ ఫైవ్ హండ్రెడ్ ఏంది అని మరి ఐదు ఐదు ఐదు రూపాయలకి ఏమైనా రాదా రోజుకి అందరు వాడి వాడి ఉన్నారు కదండి ఐదు రూపాయలకి రాదా ఫెష్ ఫ్రెష్ బుక్ ఇస్తే ఒక ఫైవ్ హండ్రెడ్ ఓకే మరి అందరి వాడిన బుక్కు నా ముఖాన కొడతా ఐదు వందలు అంటారు ఏంటండి మరి నీకో దండం నీ బుక్కో దండం వద్దండి మాకు ఏమి వద్దు ముందు బాయ్